భారతీయ సినిమాలు స్టాలిన్ సినిమా ఇష్టం సంగీతం వినడం నేర్చుకోవడం కూడా ఇష్టమే నాకు ముఖ్యంగా సినిమా హీరో వచ్చి చిరంజీవి గారు ఇష్టము నటి విజయశాంతి ఇష్టము వీళ్ళ సినిమాలు వీళ్ళ పాటలు చూడడం బాగా ఎంజాయ్ చేయడం నాకు బాగా అలవాటు సింగర్స్ వచ్చి సునీత గారు బాలు గారు వీళ్ళు వీళ్ళు ఇష్టము ముఖ్యంగా మన సమాజంలో జరిగే ప్రతీ అంశాల మీద చిరంజీవి గారు సినిమాలు తీస్తారు కాబట్టి వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను ఎంజాయ్ చేస్తాను